తెలుగు భాష అనేది ద్రావిడ భాషల కుటుంబానికి చెందిన భాష దీనిని మాట్లాడే ప్రజలు ప్రధానంగా ఆంధ్ర తెలంగాణలో ఉన్నారు ఇది ఆ రాష్ట్రాలలో అధికార భాష భారత దేశంలో ఒకటికంటే ఎక్కువ రాష్ట్రాలలో ప్రాథమిక అధికారిక భాష హోదా కలిగిన కొద్ది భాషలలో హిందీ బెంగాలీతో పాటు ఇది కూడా ఉంది పుదుచ్చేరిలోని ఆనంద్ జిల్లా

తెలుగు అధికారిక భాష ఇంకా ఒడిస్సా కర్ణాటక తమిళనాడు కేరళ పంజాబ్ చత్తీస్ఘడ్ మహారాష్ట్ర అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో గుర్తింపబడిన అల్పసంఖ్యాక భాష తెలుగు అనేది దేశ ప్రభుత్వం భారతదేశ ప్రాచీన భాషగా గుర్తించిన ఆరు భాషల్లో ఒక్కటి మనము ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాషను ఉపయోగిస్తారు తెలుగు భాషను అభివృద్ధి పరచడానికి అనేకమంది కవులు రచయితలు తమ తమ కవిత్వంతో ఎంతో అభివృద్ధి పరిచారు